తెలుగు భాష అనేది చాలా గొప్పభాషగా అమ్మ తరువాత అమ్మ భాష వంటిది మన తెలుగు భాష అయితే వీటిని తెలుగు భాష అనేది కొన్ని అపోహలు వస్తున్నాయి తెలుగు భాష అంతరించిపోతుంది తెలుగు భాష ఉండదు ఇలాంటి అపోహలు వస్తున్నాయి అందువలన ఇది చాలా గొప్ఫదైన భాష దీన్ని ఎలా పరిష్కారించుకుంటాం అంటే మనం మాట్లాడేటటువంటి భాషను ఎవరు తీసివేయడం అనేది కుదరదు అప్పుడు దీన్ని మనం పెద్దల సమక్షంలో తిరస్కరించుకుంటాం